హలో నమస్తే చెప్పండి అవును అండి ట్రావెల్ ఏజెంటే నమస్తే మేము చెప్పండి చెప్పండి మేడమ్ ఓకే మేడమ్ ఎంతమంది వస్తున్నారు మేడమ్ ఓకే మేడమ్ అదే మీరు ఎప్పుడు రేపు వస్తారా మేడమ్ ఓకే మేడమ్ అవును మేడమ్ ఈ నెల ఈ మంగళవారం వచ్చే మంగళవారం పండగ మేడమ్ అమ్మవారిదీ చాలా ఘనంగా జరుగుతుంది మేడమ్ అంగరంగ వైభవంగా జరుగుతుంది విదేశాల నుంచి కూడా చాలా ఎక్కువ మంది టూరిస్ట్లుగా వస్తారు చాలా బాగుంటుంది మీరు స్టే చేయడానికి ఒక హోటలు కూడా బుక్ చేయండి మేడమ్ ఓకే మేడమ్ హోటలు కూడా బుక్ చేస్తాము ఒ త్రీ డేస్కి ఉండేలాగా హోటలు కూడా బుక్ చేస్తాను దగ్గరలో మేము అక్కడికి అక్కడికి కార్ ఉంటుందిలే మేడమ్ మా కారే ఉంది మేము మా మా ఏజెన్సీ కారు ఉంది మీకు తీసుకువెళతాను మేడమ్ మేడమ్ అన్నీ ఎవైలబుల్గా ఉంటాయి మీకు దర్ దర్శనం కూడా చేయిస్తాము మీకు కాకపోతే చార్జెస్ అనేవి అవుతాయి కానీ మీకు స్పెషల్ ఏ ఇబ్బంది లేకుండా దర్శనం చేయిస్తాము దగ్గర ఉండి అమ్మవారి గొప్పతనం చెప్తాము మీకు అన్నీ ఎక్స్ప్లేన్ చేస్తాము అదేవిధంగా మాకు రైల్వే స్టేషన్ దగ్గర కూడా పైడి తల్లమ్మ గుడి ఉంది ఆ గుడికి కూడా తీసుకెళతాము మీకు ఆ తల్లి సంబంధించిన ప్రతీ ఒక్క విషయం గురించీ మీకు వివరంగా వివరించి మీకు దగ్గర ఉండి దర్శనం చేయించి మళ్ళీ మిమ్మల్ని తిరిగి మీ మీకు ఇంటికాడ డ్రాప్ చేస్తాము మేడమ్

ఏట్ మేడమ్ అలాగే చేస్తాను మేడమ్ మిమ్మల్నిస్పెషల్గా తీసుకెళతాను మేడమ్ లేదా మేము దగ్గర ఉంది తీసుకెళతాము మేడమ్ మేము స్పెషల్గా మా మాకు అవైలబుల్ మాకు కార్డ్స్ ఉంటాయి నేను తీసుకెళతాను మేడమ్ ఎక్స్ట్రా ఎమౌంట్ అవుతుంది కాకపోతే సరే మేడమ్ అయితే మీరు వచ్చినప్పుడు కాల్ చేయండి మేడమ్